ట్యాక్సీ డ్రైవర్ నేను పద్మశాల్య కళ్యాణ మండపం దగ్గరకి వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే కానీ మనము ఒక ఇరవై నిమిషాల్లో ఇరవై ఐదు నిమిషాల్లో కానీ వెళ్ళలేము నాకు అర్జెంట్ పనుంది అక్కడ సో ట్రాఫిక్లో ఇరుక్కోకుండా దయచేసి తీసుకెళ్ళండి ఇంకా ఎంత సమయం పడుతుంది వెళ్ళడానికి మనకి చాలా దారులున్నాయి ఒక్కొక్క దారి షార్ట్కట్స్ ఉంటాయి మనం షార్ట్కట్లో వెళ్తే త్వరగా వెళ్ళడానికి అవకాశముంటుంది ఈ ట్రాఫిక్లో ఇరుక్కుంటే చాలా ఇబ్బందవుతుంది మళ్ళీ నేను అక్కడ సమయానికి వెళ్ళాలి అక్కడ పెళ్ళి జరుగుతుంది మా బంధువులివి సో ఆ పెళ్ళిలో నేను ఖచ్చితంగా ఉండాలి కాబట్టి త్వరగా టైంకి వెళ్ళడానికి ట్రై చేయండి ఇప్పుడు మనమెంత దూరంలో ఉన్నాం వెళ్ళడానికి ఇంకా పదిహేను నిమిషాలు పడుతుందా సరే కొంచెం త్వరగా వెళ్ళండి అలాగే ఇలా షార్ట్కట్లో వెళ్తే మనము ఫైవ్ టు టెన్ మినిట్స్లోపు రీచ్ అవ్వచ్చు ఈ డ్రై ఈ ఈ లొకేషన్ ద్వారా వెళ్ళండి ఒకసారి ట్రై చెయ్యండి అవును అవునండి ఓకే ఇంకా లొకేషన్కి వెళ్ళడానికి పదిహేను నిమిషాల్లో వెళ్ళగలను థ్యాంక్ యూ ధన్యవాదాలు